మేము మొన్న యాత్రలకి వైజాగ్ వెళ్ళినప్పుడు మాతో పాటు మా ఫ్రెండ్ గైడ్ కూడా వచ్చారు ఆయన మాకు కైలాసగిరి అక్కడ ఉన్న ప్రదేశాలలో ఉన్న బీచ్లు మొదలైనవి మాకు చూపించడం జరిగింది రుషికొండ అక్కడున్న మహాలక్ష్మి టెంపుల్ రామానాయుడు స్టూడియో మొదలైనవి చూపించడం జరిగింది అలాగే అక్కడ ఉన్న జూ పార్క్కి కూడా వెళ్ళాం కైలాసగిరి కూడా చూపించడం జరిగింది ఆయన మాకు చాలా బాగా చూపించారు అక్కడ ఉన్నవన్నీ చాలా బాగా ఎక్సప్లయిన్ చేశారు అలాంటి బాగా ఎక్సప్లయిన్ చేసే గైడ్ మాకు మాతోపాటు రావడం మాకు చాలా బాగా అనిపించింది అటువైపు నుంచి మేము సింహాచలం అన్నవరం ఇంకా మొదల వాడపల్లి ఇంకా మొదలైన ఊర్లు కూడా వెళ్ళాం అక్కడ కూడా మాతో ఆయన ఆయన ఆ గైడ్ మాతో వచ్చారు అక్కడ జరిగే సిట్యుయేషన్ మాకు అక్కడ జరిగిన కథలు కూడా మాకు ఎక్సప్లయిన్ చేశారు ఆ గైడ్ మాకు చాలా నచ్చారు చాలా బాగా ఎక్సప్లయిన్ చేశారు కూడా